మనం డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా ఆధారపడుతున్న తరుణంలో ఇంటర్నెట్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ అనేవి చాలా ముఖ్యమైనవి ఈ నేపథ్యంలో పరోక్ష వ్యక్తిగత నెట్వర్క్స్ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్ వాడటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది పబ్లిక్ వైఫై అంతరాష్ట్ర బస్సుల్లో కాఫీ షాపుల్లో ఎయిర్ఫోర్స్ వాడుతున్నప్పుడు కొన్ని విదేశీయ వెబ్సైట్లు లేదా కంటెంట్ లభ్యం కాకపోతే రీజియన్ రెస్ట్రిక్టెడ్ కంటెంట్ చూడాలి అంటే నా డేటా ఎన్క్రిప్ట్ చేయడానికి అంటే హ్యాకర్లు మధ్యలో చూడకుండా నా బ్రౌజింగ్ డేటా బయటకి వెళ్ళకుండా ఓ సురక్షిత టన్నెల్లోకి పంపించినట్టు ఫిల్ అయ్యింది బహిరంగ వైఫై నెట్వర్క్స్లో కూడా ధైర్యంగా బ్యాంకింగ్ యాప్లను వాడగలిగాను నేను ఈ వెబ్సైట్లను చూసాను నా ఐపీ అడ్రస్ నా ప్రాంతం వంటివి బయటకు వెళ్ళకుండా ఉండడం మంచి లాభం నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న షోలు విపిఎన్ ద్వారా చూసాను కొన్ని శిక్షణ కోర్సులు లేదా వీడియోలు భారతదేశంలో లభించిన సందర్భంగా వేరే దేశం ఐపి ఎంచుకొని యాక్సెస్ చేసాను ముఖ్యంగా ఉచిత విపిఎన్లు వాడితే స్పీడ్ కొంచెం తగ్గుతుంది చాలా ఫ్రీ విపిఎన్లు అన్సేఫ్ అవుతాయి డేటా ట్రాక్ చేయడం లేదా యాడ్స్ పంపడం వంటి చీటింగ్లు ఉంటాయి కొన్ని వెబ్సైట్లు విపిఎన్ ఉన్నప్పుడు పనిచేయవు ఉదాహరణ బ్యాంకింగ్ ఒకసారి విపిఎన్ వాడటం ఇంటర్నెట్లో హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించడం లాంటిది ప్రత్యేకించి ప్రైవసీకి విలువచ్చేవాళ్ళు లేదా ప్రయాణించే వాళ్ళు అయితే తప్పకుండా ఒక మంచి విపిఎన్ తీసుకోవడం ఉత్తమం